నా ప్రాంతంలో సాంకేతిక మద్దతు వ్యవస్థ సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ మొబైల్ నెట్వర్క్లు ఐటీ సేవలు బ్యాంకింగ్ మద్దతు స్టార్టఅప్లకు సహాయంగా ఉన్న హబ్లు వంటి వాటికి మంచి ప్రాధాన్యం ఉంది స్థానికంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు సాంకేతిక మద్దత్తును మరింత విస్తృతంగా అందిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో టెక్నాలజీ ఆధారిత సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇంటర్నెట్ మరియు డిజిటల్ సేవలు మెరుగుపడుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు అంతగా విస్తరింతకపోవడంతో ఒక ప్రాధాన సమస్యగా మారింది నగరాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ లభించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ స్టెబిలిటీ సమస్యలు ఉండటం వినియోగదారులను ఇబ్బంది పెడుతుంది సాంకేతిక మద్దతు పొందడంలో కమ్యూనిటీ ఎదుర్కునే మరో ప్రధాన సమస్య డిజిటల్ అవగాహన లోపం చాలామంది ప్రజలు ఆన్లైన్ బ్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీ గవర్నమెంట్ పోర్టల్ సేవలు టెక్నికల్ హెల్ప్ లైన్ వంటి వాటిని ఉపయోగించడంలో అనుభవం లేకపోవడంతో అవి అభినందించినప్పటికీ తగిన విధంగా అందించినా కూడా ఉపయోగించలేకపోతున్నారు దీనివల్ల వారు మరింత సహాయాన్ని ఇతరుల నుంచి ఆశ్రయించాల్సి వస్తుంది మరో ప్రాధాన్య సమస్య సాంకేతిక మద్దతు అందించే సంస్థల స్పందన సమయం బ్యాంకింగ్ సమస్యలు మొబైల్ నెట్వర్క్ ఇష్యూలు సాఫ్ట్వేర్ సమస్యలకు సంబంధించిన హెల్ప్ లైన్ను కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తున్నాయి దీంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వ సేవలకు సంబంధించిన సాంకేతిక మద్దతు వ్యవస్థ మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది స్టార్టప్లకు చిన్న తరహ వ్యవత వ్యవహారాలు వ్యాపారాలు సాంకేతిక సమాయాన్ని సహాయాన్ని పొందడంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా కొత్త వ్యాపారాలకు అవసరమైన సాఫ్ట్వేర్ మద్దతు క్లౌడ్ సర్వీసులు డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో మార్గదర్శకం లేకపోవడంతో ఒక ప్రధాన్య సమస్య మెలుకలుపుతుంది కొన్ని ప్రైవేట్ సంస్థలు సేవలు అందిస్తున్నా అవి అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వం సహాయం మరింత అవసరం ఉంది మొత్తంగా చూస్తే నా ప్రాంతంలో సాంకేతిక మద్దతు వ్యవస్థ మెరుగుపడుతూనే ఉంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ డిజిటల్ అవగాహన పెంపు హెల్ప్ లైన్ల స్పందన వేగం పెంచడం చిన్న వ్యాపారాలకు మద్దత్తును బలోపేతం చేయడం వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అందుకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కలిసికట్టుగా పనిచేయడం ఎంతో అవసరం ఇది నా అభిప్రాయం